ఆంధ్రప్రదేశ్లో సందర్శకులకు వినోదాన్ని అందించే ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి వాటిలో థీమ్ పార్క్లు వాటర్ పార్క్లు జూ పార్క్లు అమ్యూజ్మెంట్ పార్క్లు ఎన్ఎఫ్సిఎల్ మినీ జూ కాకినాడ గౌతమి నందనవనం రాజమండ్రి శ్రీశైలం థీమ్ పార్క్లు బుల్లెట్ రైడ్ అడ్వెంచర్ పార్క్ నెల్లూరు శ్రీశైలం థీమ్ పార్క్ శ్రీశైలం అమృత్సర్ థీమ్ పార్క్ విజయవాడ కొబ్బరికాయ టెంపుల్ వాటర్ పార్క్ విశాఖపట్నం డిస్కవరీ వాటర్ పార్క్ బ్లూ ఓషన్ వాటర్ పార్క్ తిరుపతి కృష్ణ జూ విశాఖపట్నం నల్లమల్ల జూ రాజమండ్రి సెంటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆంధ్ర థీమ్ పార్క్ తిరుపతి ఈ ఆకర్షణలు వివిధ వయసుల ప్రజలకు వినోదం అందించడంలో ఎంతగానో సహాయపడుతున్నాయి